మా ప్రాంతంలో ఆడవారి పాత్ర కాలక్రమేణా చాలా మార్పు చెందుతుంది ఒకప్పుడు ఆడవారు ఇంటిలో ఉండి కుటుంబ బాధ్యతలు చూసేవారు కానీ ఇప్పుడు ఆడవారు స్వేచ్చగా చదువుకుంటున్నారు పనిచేస్తున్నారు వారి కోసం వారు సమయాన్ని వెచ్చిస్తున్నారు ఇంకా ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే భయపడటంలేదు కొన్ని సంవత్సరాలు క్రితం మన కాకినాడ జిల్లాలో ఆడపిల్లలు చాలా తక్కువగా చదువుకునేవారు వారు చిన్న వయసులోనే పెళ్లి చేసుకునేవారు కానీ ఇప్పుడు ఆడపిల్లలు డిగ్రీ వరకు చదువుకోగలుగుతున్నారు ఇంజనీరింగ్ కూడా చేస్తున్నారు ఇంకా ఆడపిల్లలు చాలా అడ్డంకులను ఎదుర్కొంటున్నారు కొన్ని సంప్రదాయాలు ప్రకారం ఆడవాళ్ళు ఇంటిలో ఉండి కుటుంబ బాధ్యతలు చూసుకోవాల్సి వస్తుందని పెద్దలు వారికి నూరు పోసేవారు కొన్ని కుటుంబాలు ఇప్పటికీ ఆడపిల్లలను పురుషులకంటే తక్కువగా చూస్తారు కొన్నిసార్లు ఆడవారు పని కోసం వెళ్ళుడానికి లేదా ప్రయాణించడానికి అనుమతి అస్సలు ఇవ్వరు వాళ్ళ కుటుంబ సభ్యులు అయినప్పటికీ మన కాకినాడలో ఆడవారు పాత్ర గణనీయమైన మార్పు చెందింది కాకినాడలోనే కాదు ఇదివరకు రోజుల్లో కన్నా ఈ రోజుల్లో ఆడవారు పాత్ర చాలా అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు ఇప్పుడు సమాజంలో సుమారున ఆడవారు మంచి స్థానాన్ని కలిగి ఉన్నారు తమ జీవితాలను వారే నిర్ణయించుకునే విధంగా గడపడానికి స్వేచ్చగా బతుకుతున్నారు ఆడవాళ్ళు చదువులోనే చాలా మంచి ఉన్నతిలో ఉంటున్నారు ఆడవారు చాలా గొప్పవారు అనిపించుకుంటున్నారు వాళ్ళకి ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ వాటిని దిగమింగి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు